తూర్పు గోదావరి జిల్లాలో వాతావరణం ఉష్ణమండలం దీనికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయ్ శీతాకాలం అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు మరియు వేసవికాలం మార్చి నుండి సెప్టెంబరు వరకు శీతాకాలం సాదారణంగా చల్లగా మరియు తేమతో కూడికున్నది రోజువారీ ఉష్ణోగ్రతలు ఇరవై డిగ్రీలు సెల్సియస్ నుండి ఇరవై ఐదు డిగ్రీ ల సెల్సియస్ వరకు ఉంటాయి ఈ కాలంలో తరుచుగా వర్షాలు పడతూనే ఉంటాయి మొత్తం వార్షిక వర్షపాతంలో సుమారు ఎనభై శాతం శీతాకాలంలోనే పడుతుంది వేసవి వేడిగా మరియు తేమతో కూడుకున్నది రోజువారీ ఉష్ణోగ్రత ముప్పై ఇదు డిగ్రీ ల సెల్సియస్ నుండి నలభై డిగ్రీ ల సెల్సియస్ వరకు ఉంటాయి ఈ కాలంలో ఋతుపవనాలు వీస్తాయి ఇవి తరుచుగా భారీ వర్షాలు మరియు వరదలకు దారితీస్తాయి గత కొన్ని శతాబ్దాల్లో తూర్పు గోదావరి జిల్లాలలో వాతావరణం మార్పులు స్పష్టంగా కనిపించాయి వేసవులు మరింత వేడిగా మరియు తేమతో కూడుకున్నవి శీతాకాలంలో తక్కువ చల్లగా మరియు తేమతో కూడుకున్నది ఈ మార్పులు వరదలు కరువు మరియు ఇతర వాతావరణ సంఘటనలకు ఎంతో దారితీసింది తూర్పు గోదావరి జిల్లాలో కఠినమైనా వాతావరణ సంఘటనల గురించి కొన్ని అనుభవాలు ఉంటాయి రెండు వేల రెండు వేల తొమ్మిదిలో భారీ వర్షాలు మరియు వరదలు జిల్లాలోని అనేక ప్రాంతాలు ముంచెత్తాయి వరదలు కారణంగా రెండు వందలమందికి పైగా మరణించారు మరియు వేలమంది ప్రజలు నిస్సహాయులయ్యారు రెండువేల పదిహేనులో కరువు జిల్లాలోని అనేక పంటలు నాశనం చేసింది కరువు కారణంగా వ్యవసాయం దెబ్బతింది మరియు ప్రజల ఆహార భద్రత ము ముప్పు కలిగించింది రెండువేల ఇరవైలో ఇరవై రెండులో మారి వర్షాలు మరియు వరదలు జిల్లాలోని అనేక ప్రాంతాలను ముంచెత్తాయి వరదలు కారణంగా వందమంది పైగా మరణించారు మరియు వేలాదిమంది ప్రజలు నిరిసహాయరు ఈ అనుభవాలు తూర్పు గోదావరి జీవితాలపై భారీ ప్రభావాన్ని చూపుతున్నాయి